డ్రైవర్ని యూ పీ ఐ ద్వారా చెల్లింపుల గురించి అడగడం మీరు మీ ప్రయాణ గమ్యస్థానానికి చేరిన తర్వాత డ్రైవర్కు చెల్లింపు విధానం గురించి మర్యాదపూర్వకంగా అడగడం అవసరం ముందుగా అతని వద్ద ఏ ఏ చెల్లింపు మార్గాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం మంచిది మీరు డ్రైవర్ను మర్యాదగా ఇలా అడగవచ్చు అన్న నేను యూ పీ ఐ ద్వారా చెల్లించవచ్చా మీ దగ్గర ఫోన్పే గూగుల్ పే పేటిఎం నావి ఇలాంటివి ఉన్నాయా ఈ విధంగా అడగడం వల్ల డ్రైవర్కు స్పష్టంగా అర్థమవుతుంది కొంతమంది డ్రైవర్లు కేవలం నగదు మాత్రమే తీసుకుంటారు మరికొందరు యూ పీ ఐ ద్వారా చెల్లింపులను స్వీకరిస్తారు డ్రైవర్ వద్ద యూ పీ ఐ ఐ డీ లేదా క్యూ ఆర్ కోడ్ ఉంటే మీరు స్కాన్ చేసి చెల్లించవచ్చు మీరు చెల్లింపు చేసే ముందు ఖచ్చితంగా డ్రైవర్తో చెల్లింపు మొత్తం ఖరారు చేసుకోండి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన తరువాత లేదా నేరుగా యూ పీ ఐ ద్వారా డబ్బులు పంపించిన తరువాత డ్రైవర్తో చెల్లింపు ధృవీకరించుకోవడం మంచిది మీరు ఇలా అడగవచ్చు అన్న నేను ట్రాన్సాక్షన్ చేశాను మీకు ఎస్ ఎం ఎస్ వచ్చిందా లేదా మీరు చెక్ చేశారా డ్రైవర్ పట్ల మర్యాదగా ఉండండి కొన్ని సందర్భాల్లో నెట్వర్క్ సమస్యల వల్ల ట్రాన్సాక్షన్ ఆలస్యంగా ప్రాసెస్ అవ్వవచ్చు అలాంటి సందర్భాల్లో కొంత సమయం వేచి ఉండటం మంచిది మొత్తానికి మీరు పేమెంట్ ప్రాసెస్ను సరళంగా మర్యాదగా నిర్వహిస్తే డ్రైవర్ కూడా సహకరిస్తారు నగదు లేనప్పుడు యూ పీ ఐ వంటి డిజిటల్ చెల్లింపులు ప్రయాణికులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి